హలో మీరు లోన్ బ్యాంకు లోన్ మేనేజరా అవును మీకు ఇప్పుడు గవర్నమెంట్ ఎమన్నా స్కీము రిలీజ్ చేసారా లేదు ఉన్నాయా అవును మాకు వచ్చి ఇప్పుడు కొత్తగా కంప్యూటర్ సెంటర్ పెడదాం అని ఉండాము అది ఎంత లోన్ ఇస్తారు

అవును మినిమం ఒక ట్వంటీ పెడతాము ఒక చిన్న రూమ్ దా ఎంత లోన్ ఇస్తారు సార్ ఓకే సార్ ఓకే సార్ దానికి చెప్పండి సార్ ఇప్పుడు మేము అది మంత్లీ కర్రెక్ట్గా కట్టాలా ఓకే సార్ ఇప్పుడు కంప్యూటర్ సెంటరు ఓకే సార్ మేము మేము దాంతో కూడా టైపు రైటింగ్ కూడా పెడదాం అనుకోనుండాం సార్ దాంతో కూడా ఇస్తారా లేదు ఇప్పుడు టైపు రైటింగ్ తనీగా పెడదాము సార్ అవునా మేము టైపు రైటింగ్ తనీగా పెడదాము అనుకుంటున్నాము దానికి అవును సార్ ఇప్పుడు అది రెండు పక్కల పెడితే పేపర్ పేపర్ కంపెనీ పెడదాం అనుండాము దానికి ఇస్తారా తనీగా పేపర్ కంపెనీకా ఓకే సార్ ఇప్పుడు టైలరింగ్ పెడితే మేము వచ్చి టైలరింగ్ స్కూల్ నేర్పిస్తాము అవునా దానికి ఇంటరెస్ట్ అవునా సార్ దానికి ఎలక్ట్రిసిటీ ఛార్జ్ ఎంత లాగుతుంది దానికి ఏమన్నా స్పెషల్ ఏమన్నా ఉందా సార్ ఓకే సార్ మేము మళ్ళీ నెక్స్ట్ వీక్ వస్తాం సార్ ఓకే సార్